ఎవరండి కాల్ చేశారు అవునవును ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు చెప్పండి అవునండి ఓకే ఓకే

ఓకే ఓకే సార్ మీ పేరు సార్ మీ పేరు సార్ గోపి మీరు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారు సార్ ఓకే ఓకే కంపెనీ చార్జెస్ సార్ అవన్నీ కంపెనీ చార్జెస్ కట్ అవుతాయి అండి అలాగే మీరు ఏమైనా ఏమన్నా యాక్టీవ్ చేశారా అండి యాప్లోకానీ ఓకే ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అండి ఓకే ఎవరు ఆ నేమ్ చెప్పండి నేను మాట్లాడతాను మీ కంపెనీ నుండి మీకు ప్రాబ్లం అయినందుకు సారీ ఎవరండి విష్ణు ఓకే అండి నేను మాట్లాడి చెప్తాను ఇన్ఫామ్ చేస్తాను ఓకే అండి నేను కనుక్కొని చెప్తాను మీకు ఓకే అండి